సార్ మేము ఇట్లా టూరిస్ట్ని మేము అన్ని టెంపుల్స్ని వెళ్ళాలి అనుకుంటున్నాం అంటే లార్డ్ శివ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని టెంపుల్స్కి మేము వెళ్ళాలి అనుకుంటున్నాం అది ఈ వీక్లో వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ దానికి ఏమైనా బస్సెస్ మీరు అరేంజ్ చేయగలుగుతారా ఏమైనా ఉన్నాయా అవైలబుల్గా ఈ వీక్లో మేము అన్ని టెంపుల్స్కి వెళ్లాలి అనుకుంటున్నాం సో మాకు ఒక మంచి బస్ ట్రావెలరు కావాలి నలుగురం రావాలి అనుకుంటున్నాం ఎంత ఎంత ఫోర్ మెంబర్స్ అండి

మేము టెంపుల్స్ని కొనాలి అనుకొవట్లేదు అండి చూడాలి అనుకుంటున్నాము బస్సు బస్సు మాకు ఈరోజు జస్ట్ కావాలి అంతే అరవై వేలు ఏమిటి అండి మొత్తం మేము ఏమైనా గోవాకి పోవట్లేదు అండి ముప్పై వేలు ఏమిటి అండి అలా అయితే రోజుకు ఐదు వందల రూపాయలయితే వస్తాము అంతే లేకపోతే మేము ఇంకొకటి చూసుకుంటాము ఏమి వద్దండి మేము ఇంకొకటి చూసుకుంటాం సరే అండి లేదు లేదు అండి మాకు చాలు ఇంకా ఉంటాము